నాకు అనార్కలి డ్రెస్ అంటే చాలా చాలా ఇష్టమని ఆ అనార్కలి డ్రెస్ కోసం

ఒకచోటేమో అన్ని కలర్స్ ఉన్నాయి వైట్ కలర్ లేదు ఇంకొకచోటేమో వైట్ కలర్ డ్రెస్ ఉంటే నా సైజులో లేదు ఇంకా తిరిగి తిరిగి అలిసిపోయాను మా ఫ్రెండ్స్కి చెప్తే మా ఫ్రెండ్స్ ఆన్లైన్ షాపింగ్ చెయ్యు ఆన్లైన్ షాపింగ్స్లో కూడా నీకు ఇష్టమైన కలర్ ఉంటుంది నీకిష్టం నీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటుంది అని చెప్పారు అందుకని నేను ఆన్లైన్ స్టార్ వెబ్సైట్స్లో చాలా వెతికాను ఇంకా ఫ్లిప్కార్ట్లో చూశాను అమెజాన్లో చూశాను ఇంకా మీషోలో మింత్రాలో ఇలా ఎన్ని వెబ్సైట్స్ ఉంటే ఒక ఇలా రకరకాల ఆన్లైన్ స్టార్ వెబ్సైట్స్లో చూశానండి ఇంకా అన్ని వెబ్సైట్స్లో హిస్టరీ కూడా చెక్ చేశాను కామెంట్స్ చెక్ చేశాను స్టార్ రేటింగ్ చాలా బాగుంది ఇంకా నేను ఆర్డర్ పెట్టుకుందామని ఇంకా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను దాంట్లో సైజ్ చూశాను నాకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంది అలాగే కలర్ చూశాను ఆ కలర్ కూడా నాకు ఇష్టమైన కలర్ ఉంది ఇంకా ఎన్ని డేస్కి వస్తుంది అని కూడా చూశాను వన్ వీక్కి వస్తుంది అలాగే ఒకవేళ నాకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టే దానికి ఉందా కూడా అని కూడా చూశాను అవి కూడా ఉంది ఇలా నేను ఒక షాపింగ్ చేస్తే ఇలా ఇన్ని వెబ్సైట్స్లో చూస్తాను అలాగే నాకు ఇష్టమైన రంగు ఉందో లేదో చూస్తాను సైజులో ఉందో లేదో ఇలా తనిఖీ చేస్తాను